హలో

మళ్ళీ చేశారు కదా ఫోన్ మళ్ళీ మాట్లాడాలా ఇప్పడు ఆ కాల్ లోనే ఉన్నాము తీస్తలేదు

ఏముంది చెప్పు లతీఫ్ సార్ బాగున్నారా బాగున్నాను అండీ ఎలా ఉన్నారు స్కూల్ పిల్లలు బాగున్నారా సిలబస్ ఆ సిలబస్ బాగానే నడుస్తుంది ఎగ్జామ్స్ అయిపోయాయి బాగానే నడుస్తుంది కానీ పిల్లలు కొంచెం ఇంటికెళ్ళగానే సెలవులకి అలవాటు పడి హోంవర్క్ రాయకుండా ఉన్నారు వాళ్ళు వాళ్ళను సెల్లు చూడకుండా ఉండటానికి వాళ్ళను మంచిగా యాక్టివిటీస్ ఏమైనా యాక్టివిటీస్ నేర్పిస్తే బాగుంటుందా మేడం

సైన్స్కి సంబంధించిన ప్రాక్టికల్స్ ఏమైనా చేసుకురమ్మని ఇంటి దగ్గర ఎక్స్పరమెంట్ ఇంటి దగ్గర

బాగుంది ఈ ఆలోచన మనం ప్రిన్సిపల్ మేడమ్కి చెప్తే బాగుంటుంది ఒకసారి

యాక్టివ్గనే ఉంటారు అల్లరి చేసే వాళ్ళు అల్లరి చేస్తారిక

ఓకే అలానే